అవునండి చెప్పండి కుడతాం అండి ఎవరికండి ఓహ్ అవునా అండి మెజర్మెంట్స్ ఇస్తారా అండి మామూలుగా అయితే ఎనిమిది వందలండి మీరు ల్యాబ్ కోట్ కుట్టించాలి అన్నారు కాబట్టి ఒక ఐదు వందలు చేసుకుంటాను అండి అయ్యో మీరు ముందు అడుగుతారని ముందే నేను ఎనిమిది వందలది ఐదు వందలకి తగ్గించాను ఇంకా తగ్గించాలంటే ఎలా తగ్గిస్తానండి ఐదు వందలు చాలా తక్కువ అండి మాములుగా ఒక బ్లౌస్ పీస్ ఒక త్రీ హండ్రెడ్ పడుతుంది నేను ల్యాబ్ కోట్ ఒక ఫైవ్ హండ్రెడ్కి కుట్టిస్తాను అంటున్న ఎవరు కుట్టించరండి అంత తక్కువ రేటుకి నేను కుట్టిస్తాను అంటున్నాను ఏ రోజుకి కావాలండి సరే అండి అయ్యో ఐదు వందలు అంటే తక్కువ అండి ఎవ్వరు కుట్టించరు కావాలంటే వేరే వాళ్ళని కూడా అడగండి మా దగ్గర కాకపోతే ఇంకెవరు కుట్టిస్తారు అని చెప్తారు వాళ్ళు అంత తక్కువ మేము కుడుతాం ఇంకెవరు కుట్టరండి ఐదు వందలు కదా అది ఏమి మరి త్రీ హండ్రెడ్ అండి నేను బ్లౌజ్ కుట్టేయచ్చు అండి ల్యాబ్ కోట్ ఎందుకు సరే అండి కుట్టిస్తాము మెజర్మెంట్స్ పంపించండి మర్చిపోకుండా సరే అండి